డబ్బాల్లో మొక్కలని పెంచడం మంచిగా ఉంటుంది మనం ఇంట్లో రోజు ఫ్రెష్గా ఉండాలి అని అనుకుంటే కూరల్లో వేసుకోవడానికి ఒక డబ్బాలో కొంచెం మట్టి వేసి అందులో కొన్ని ధనియాలు వేసి నీళ్ళు పోస్తే అది ఒక వారం పది రోజుల వరకు మొలకెత్తుతాయి వాటిని మనం మొలకెత్తిన తరువాత కొద్దిగా ఒక పదిహేను ఇరవై రోజుల తరువాత కొత్తిమీర అలాగ అవుతుంది దాన్ని మనం రోజు ఫ్రెష్గా కూరల్లో వేసుకుని వండుకుంటే మంచి రుచి వస్తుంది కొంతమం సిటీలో ఉండేవారు ఎక్కువగా ఇలా స్థలం ఎక్కువ బయట మట్టి ఉండదు కాబట్టి డబ్బాలలోనే మంచిగా అన్ని కూరగాయలను పూల చెట్లను ఇంకా రకరకాల మొక్కలను నాటుకుంటూ ఉంటారు ఇలా చేయడం వల్ల మంచిగా వాతావరణం మంచిగా ఉంటుంది మంచి ఆక్సిజన్ దొరుకుతుంది చెట్ల ద్వారా ఇంకా మనం రోజు కూరల్లో వేసుకోవడానికి కొన్ని కొన్ని ఆకుకూరలను కూడా పెట్టుకోవచ్చు నేను ఇలా మా ఇంట్లో ప్రయత్నించాను చాలా కొత్తిమీర చేశాను మెంతి చేశాను డబ్బాల్లో వేసుకుని పెంచుకోవడం ద్వారా కూడా మనకి మంచిగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆర్గానిక్ ఐటమ్స్ తయారవుతాయి ఇలాంటి ఎరువులు మరియు మందులు వాటి మీద చల్లాల్సిన అవసరం లేకుండా మనకి స్వచ్ఛమైన నాణ్యమైన మంచి రుచికరంగా ఉండే ఆకుకూరలైనా ఎలాంటి చెట్లయినా పెట్టుకుని పెంచుకోవచ్చు కొంతమంది మనీ ప్లాంట్స్ను కూడా ఇంటి ముందు డబ్బాలలో పెట్టుకుని పెట్టుకుంటూ ఉంటారు అలా పెట్టుకోవడం వల్ల కూడా మంచిదే ఇంటి దగ్గర స్థలం లేని వారు ఎక్కువగా డబ్బాల్లో మొక్కలను పెంచుకుంటారు